హాయ్ నేను గౌస్ నేను ఇటివలే నాతో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనకి బాగా తెలిసిన రోగం కోవిడ్ నైన్టీన్ ఆ సమయంలో నేను వేరే ఒక ప్రాంతం నుంచి మా యొక్క నివాసానికి వెళ్ళటానికి ఒక కార్ బుక్ చేశాను ఆ సమయంలో ఆ కారు యొక్క పర్ఫామెన్స్ అండ్ క్లీన్లెస్ నీట్నెస్ మొత్తం బాగా ఉన్నాయని వాళ్ళు ఇచ్చారు నేను అందుకోసం ఆ కారు ట్రావెల్స్ను సందర్ సందర్శించి నేను బుక్ చేశాను అప్పుడు ఆ కార్లో నేను ప్రయాణించేటప్పుడు ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి కరోనా టైంలో ఉన్నా కానీ అతను మాస్క్ ధరించకపోవడంతో శానిటైజ్ చెయ్యకపోవడంతో కార్లో నేను చాలా భయపడిపోయాను ఆ సమయంలో నేను అతన్ని ఆపి నిలదీసి కరోనా సమయంలో మాస్కు ధరించాలి కార్లో శానిటైజ్ చేయాలని అతన్ని హెచ్చరించాను మరినూ నువ్వు ఇలా చేస్తే ఎలా మీ నువ్వు ట్రావెల్స్లో పనిచేసేటప్పుడు ట్రావెల్స్ యొక్క కార్లను వేకిల్స్ను శానిటైజ్ చేయాలి నీట్గా ఉంచాలని కరోనా సమయంలో నీకు తెలీదా అని అతన్ని హెచ్చరించాను అలాగే కరోనా సమయంలో మీరు తప్పక చేతులు శానిటైజ్ చేసుకోవాలి బ వేకిల్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి మీరు మాస్క్ ధరించాలి అని నేను అతన్ని హెచ్చరించాను నేను ఆ సమయంలో అతన్ని అలా హెచ్చరించకపోతే ఆ సమయంలో ఆయనికి కోవిడ్ వస్తే ఆ కారులో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో అతనితో పాటు ఆ ఆయన కూడా అది ఎటాక్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అతనిని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాను ఎందుకంటే మనం భారత దేశంలో పరిశుభ్రం లేకుండానే అన్నీ బళ్ళు వేకిల్సు నడుపుతున్నారు మరి ఇలాంటి సమయాల్లో కోవిడ్ సమయాల్లో కొంచెం కూడా వాళ్ళు కేర్ తీసుకోకుండా వేకిల్స్ నీట్గా ఉంచట్లేదు బండిలో శానిటైజ్ చెయ్యట్లేదు వాళ్ళు మాస్క్ వేసుకోని ఉండటం లేదు అని నేను అతన్ని హెచ్చరించాను అలాగే నేను కార్ ట్రావెల్స్ యొక్క ఓనర్తో నేను సంప్రదించి ఇలా చె చెప్పాను మీరు ఇలాంటి సమయాల్లో ఇలా కార్లో డ్రైవర్లకు హెచ్చరించా హెచ్చరించాలి కదా మాస్క్ వేసుకోవాలి బండిలో శానిటైజ్ చేయాలి మీరు కూడా హ్యాండ్ శానిటైజర్ వా యూస్ చేయాలి అని వాళ్ళేమో యూస్ చెయ్యకుండా ఎలా పడితే అలా ఉంటున్నారని బండిలో నేను హెచ్చరించాను అతను ఇంకోసారి ఇలా రిపీట్ అవ్వకుండా వేరే వాళ్ళతో నేను చూసుకుంటాను అని చెప్పారు నాతో కాబట్టి మనం ఇలాంటి కోవిడ్ సమయాల్లో మన ఇంటి పక్కన శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మన చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి మన చేతులను ఇళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి కోవిడ్ సమయాల్లో మనం ఒకళ్ళతో ఒకళ్ళని చేతులు కలపడం లేదా మనం వేరొక వేరొక దగ్గర కలిసి ఉండటం చెయ్యటం మనకి చాలా ఇన్సిడెంట్స్కి దారి తీస్తుంది అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్లిష్ట సమయాల్లో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే మనం ఇలాంటి క్లిష్ట సమయాలను ఆదుకోవాలంటే మనం తప్పక మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఇంకా మన దుస్తులను మన చేతులను శానిటైజ్ చేసుకుంటా ఉండాలి ఇంకా మన పరిసరాల్లో కూడా శానిటైజ్ చేస్తూ ఉండాలి కాబట్టి ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి అని నేను అతన్ని హెచ్చరించాను కాబట్టి అందరూ ఇంట్లో పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని నేను చెప్పదలుచుకున్నాను